నేను వెళ్ళిన ప్రదేశం తిరుపతి తిరుపతికెళ్ళిన ఎలా వెళ్ళానంటే ఫస్ట్ యాప్ నుంచి ట్రైన్ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను చేసాక నా పేరు నా వివరాలు అన్నీ ఇచ్చాను అవన్ని అందులో నింపాను నింపి టికెట్ బుక్ చేసుకున్నాను చేశాక అప్పుడు వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మంటారు అక్కడికెళ్ళాను వెళ్ళాక అక్కడ పికప్ చేసుకుని ఇంకొక ప్లేస్ దగ్గర దింపుతారు అక్కడికి బస్సు వస్తుంది బస్ వచ్చాక మన బస్సు డ్రైవర్ మనకి కాల్ చేస్తారు కాల్ చేశాక ఫోనెత్తి మనం ఇక్కడున్నానని చెప్పాలి వాళ్ళకి చెప్పాక వాడొస్తాడు అక్కడికొచ్చి ఆడ మన పేరు చెక్ చేస్తారు చెక్ చేశాక పేరు ఉంటే లోపలకి వెళ్ళండి అంటే లోపలికెళ్ళాలి వన్స్ మనం ఎక్కు ఏ టికెట్ ఏ సీట్ బుక్ చేసుకున్నామో అక్కడికెళ్ళి ఆ సీట్లో కూర్చోవాలి కూర్చున్నాక బస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యింది అటు చుట్టు పక్కల అంత నాకు నచ్చింది స్టార్ట్ అయ్యాక పొద్దున్నయ్యింది తిరుపతిలో దిగాను తిరుపతిలో దిగి అక్కడనుంచి అక్కడ లగేజ్ కింద పెట్టేసి మెట్లెక్కాను ఎక్కి పైకికెళ్ళాక మన లగేజ్ అన్నది పైకొచ్చేసింది చెక్ చేసాక వచ్చాక ఆ బ్యా లగేజ్ తీసుకున్నాను అక్కడికెళ్ళి రూమ్ ఒక రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెషప్ అయ్యి తానం అంతా అయిపోయి దర్శనం చేసుకున్నాను తిరుపతిలో చేసాక బయటకి వచ్చాక ఆ కొండ పైన ఉన్న లొకేషన్స్ అన్నీ చూశాను అవైతే నాకు చాలా నచ్చాయి ఎక్సైట్మెంట్ అయింది ఎగ్జామ్ ఎక్సైట్మెంట్గా ఉంటుంది అవన్నీ చూసాక చుట్టు పక్కల అవన్నీ చూశాను వాటర్ ఫాల్ చూశాను ఇంకా పైన దేవుళ్ళవి ఏమేం ఉన్నాయో అన్నీ చుట్టు పక్కల ఏమేం ఉన్నాయో అన్నీ చూసి చాలా ఎక్సైట్మెంట్ అయింది నాకు చాలా నచ్చింది నాకక్కడ లొకేషన్స్ ఆ కొండలు ఆ నేచరు అంతా నచ్చింది నాకు చుట్టుపక్కల మొత్తం తిరిగి తిరిగాను జీప్లో జీప్ మాట్లాడుకుని వాళ్ళు తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళాలంటే అవన్ని తిరిగి మంచిగా చూసేసాను అంతా చూశాక చాలా ఎక్సైట్మెంట్ అయ్యింది నాకు ఆ చుట్టుపక్కల అన్నీ చూసి తిరిగాను మంచిగా తిరిగాను తిరిగి కిందకి మళ్ళ తిరుపతి కిందికి వచ్చాను అక్కడికెళ్ళి ప్రసాదం అవన్నీ తీసుకున్నాను తిన్నాను అవి కూడా తినేసి అంతా చేసి మంచిగా అటు ఇటు వెళ్ళి తిరిగేసి చాలా ఎక్సైట్మెంట్ అయ్యింది నాకు అయ్యాక మళ్ళీ కిందకు దిగేసాను దిగి కింద ఏమేం ఉన్నాయో ఆ లొకేషన్ అన్నీ చూసి అది కూడా నాకు చాలా నచ్చింది చూసి లొకేషన్ అంతా చూశాక మళ్ళ అటు ఇంకా చుట్టుపక్కల ఏమేం ఉన్నాయో అవన్నీ ప్రాంతమంతా చూశాను చూసి నాకు చాలా నచ్చినాయి అక్కడ కూడా ఎక్సమె ఎక్సైట్మెంట్ చాలా అయ్యింది కాని ఇంకోసారి కూడా వెళ్ళాలని ఉంది నాకు ఈ ప్లేస్కి అంత తిరిగాక చాలా నచ్చింది నాకు అటు ఇటు వెళ్ళాను చాలా నచ్చేసిన ప్లేసెస్ కొన్ని కొన్ని ఇంకా చాలా నచ్చాయి నాకు వెళ్ళాక అటునుంచి ఇంకా దర్శనం అంతా అయిపోయి ఇంకొక కాణిపాకం వెళ్ళాను అక్కడ కూడా అక్కడ కూడా చాలా నచ్చింది నాకు ప్లేసెస్ దర్శనం చేసుకుని అంతా తిరిగేసొచ్చాను తిరిగి వచ్చి అంతా చుట్టుపక్కల ఇంకేమెం ఉన్నాయో అన్ని చూసేసాను కొండలు నేచర్ అంత మంచిగా నచ్చింది ఆ పొగ అందంతా చాలా నచ్చింది నాకు వెళ్ళాక అంతా మంచిగా అనిపించింది దర్శనం అంతా అయ్యింది చు ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అయ్యింది నాకు ఇంకేమేం ఉన్నాయో ఇంకా పక్కన అడిగి ఇంకేమేం ప్రాంతంలో ఏమేం మంచి ప్లేసెస్ ఉన్నాయో అది కూడా కనుక్కోని వెళ్ళాను వెళ్ళాక అది కూడా తిరిగేసాను మొత్తం తిరిగి చాలా నచ్చింది నాకు నచ్చాక అటు ఇటు తిరిగి మచ్చిక చేసుకున్నాను